నేను విశాఖపట్నం జీవీఎంసీలో ఉద్యోగం చేస్తున్నాను మేము ఇక్కడ షెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను నాకు వచ్చిన జీతంతో నా భార్య పిల్లలను మంచిగా చూసుకుని సొంతంగా ఇల్లు కట్టుకొని పిల్లలను బాగా చూసుకొని వారానికి ఒకసారి బయటికి వెళ్తే పిల్లలతో గడపాలని ఆర్థిక ఇబ్బందులు లేకుండా కష్టపడాలని వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చేలాగా ఉంటాను వాళ్ళకి మంచి స్కూల్ స్టడీ ఇప్పించాలి అనుకుంటున్నాను నా భార్యను కూడా ఏదైనా ఉద్యోగంలో చేర్పించాలి అని అనుకుంటున్నాను ఇద్దరి సంపాదన కలిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం